హలో ఎవరమ్మా అవునమ్మా ఎవరమ్మా మీరు

సరేనమ్మా మీరు పిల్లలకి ఇంతకమందు ఎక్కడైనా స్కూల్ చదివారమ్మ వారు

ఓకే ఓకే ఓకే అమ్మా పిల్లలు తీసుకు వస్తారమ్మా మీరు

పిల్లలు జాయిన్ చేయాలి అంటే పిల్లల యొక్క ఆధార్ కార్డు కంపల్సరిగా ఉండాలి అమ్మా అలాగే పేరెంట్ పేరెంట్స్ ఇద్దరి కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవి కంపల్సరిగా ఉండాలి ఉంటే అన్నీ జాయిన్ చేసుకోవడానికి వీలు అవుతుంది చెప్పడమ్మా చెప్పండి ఇంకా ఏమి కావాలి చక్కగా ఉన్నాయి అమ్మా ఆకర్షణీయమైన అటువంటి తరగతి గదులు ఉన్నాయి చక్కని విద్యాబోధన జరుగుతుంది బోధన పద్దతులతో చక్కగా బోధిస్తారు కంప్యూటర్ ద్వారా కూడా విద్యాబోధన జరుగుతుంది మంచి నాలెడ్జ్ అయినటువంటి టీచర్స్ ఉన్నారు అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయాలు ఉన్నారు మరి వాళ్ళతో చక్కగా బోధన జరుగుతుంది తీసుకురండి అమ్మ మీ పిల్లలకి నేను హామి ఇస్తాను తప్పని సరిగా తీసుకురండి వాళ్ళ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను రండమ్మా రండి మీరు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు తీసుకు రండి మరి ఎడ్మిషన్స్ చక్కని ప్లే చక్కన ప్లేగ్రౌండ్ ఉంది అమ్మా మాకు ఏమి ఆ ఇబ్బంది ఏమిలేదు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది మీరు ఈ వారంలో తీసుకు రండి అమ్మా మరి అడ్మిషన్స్ మళ్ళీ క్లోజ్ అవుతాయి అరే సాధ్యమైనంత తొందరగా తీసుకు రాకపోతే మరి నేను ఏమి చేయలేను మరి ఫీజ్ వివరాలు ఎల్కేజీకి పాతక వేలు తక్కువ ఏమి ఉండదు అమ్మా మరి రెండవ తరగతికి మాత్రం ఫిఫ్టీ థౌసండ్ అబౌవ్ అవుతుంది మరి ట్రాన్స్పోర్ట్ మాత్రం సదుపాయం మాత్రం మీరు చూసుకోవాలి ఇంటీరియల్ అయితే సరేనమ్మా రండి అమ్మ ఒకసారి మీరు వచ్చి చూసి వాతావరణం ఎలా ఉన్నదో మీరు చూడండి మీకు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను రండి అమ్మ చూడండి చ ఓకే అమ్మా అలాగే రండి అవును అలాగే అమ్మా రండి రండి రండి మంచి టీచర్స్ ఉన్నారు మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది కారెస్పాండెంట్స్ గాని అందరు చక్కగా చూసుకుంటారు పోటీ తప్పపెంపొందించే వాతావరణం ఉంది అమ్మ మా స్కూల్లో తప్పనిసరిగా రండి ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్